హలో సార్ నేను ఒక టూ టూ వీక్స్ బ్యాక్ ఒక బుక్కు తీసుకున్నా సార్ అయితే అది దానికి డేట్ ఎక్స్పైర్ అయిపోయింది అయితే ఇప్పుడు బుక్కు అంటే డేట్ అయిపోయింది అంటే ఎగ్జామ్స్ ఉండటం వల్ల నేను ఇవ్వలేకపోయాను మీకు ఎట్లా మరి ఏమంటారు మీరు అంటే అంటే ఎగ్జామ్స్ ఉండే సార్ అంటే ఇక ఎట్లా ఇస్తాము ఇద్దాము అనుకున్నాను కానీ ఎగ్జామ్స్ ఉండేది అంటే కొంచెం చూడండి సార్ ఇంటర్ అంటే ఎట్లా ఎట్లా ఉంటుంది ఛార్జెస్ ఏమైనా పడతాయా చేయవద్దు కానీ అంటే ఎగ్జామ్స్ ఉండవు మీకు మీకు కానీ తెలుసు కదా మా బాధలు ఎట్లా ఉంటాయో ఫైనా మేము స్టూడెంట్స్ సార్ కొంచెం చూడండి ఎంత ఎంత ఉంటుంది ఫైవ్ హండ్రెడా బుక్కే ఫైవ్ హండ్రెడ్ ఉండదు కదా సార్ మీరు

అడిగినారు కానీ మరీ ఫైవ్ హండ్రెడ్ అంటే ఎక్కువ అవుతుంది ఫైవ్ హండ్రెడ్తో నే ఇంకో బుక్ కొనుక్కుంటాను

ఎప్పటి లోపల కొంచెం తగ్గించండి ఎక్కువ అవుతుంది మరీ ఎక్కువ ఉంది ఓకే అండి నేను లెటర్ వ్రాస్తాను కొంచెం ఏమి లేకుండా చూసుకోండి ఇది ఫస్ట్ టైమ్ నాది అది కాకుండా కానీ ఎగ్జామ్స్ ఉండే అందుకు కొంచెం చూడండి ఎగ్జామ్స్ ఉండటం వల్ల నాకు లేట్ అయిపోయింది లేకపోతే నేను ఇచ్చేసేటోడినే ఎప్పుడో మీ దగ్గర చాలా వరకు తీసుకున్నాను నేను బుక్స్

అవును అండి సరే అండి మరి థ్యాంక్ యూ సార్ ఓకే సార్ మీరు చెప్పండి నేను ఏ కొంచెం ఏం లేకుండా చూడండి నేను మాట్లాడతాను ప్రిన్సిపల్ సార్తోటి ఓకే సార్